లక్ష్మణ్ సార్ నమస్కారం సార్ స్టేషనరీ షాపా అన్న మాకు మాకు లాంగ్ నోట్స్ కావాలన్న ప్లెయిన్వి అన్న మీడియం కావాలి అన్న అంటే మేము డజన్ల వైస్గా తీసుకుంటాం అన్న

మాకు ఒక నాలుగు డజన్స్ కావాలి అన్న

వైట్ అన్న ప్యూర్ వైట్ ఫోర్ డజన్సు క్యాల్కులేటర్స్ అన్న క్యాల్కులేటర్స్ ఒక టెన్ కావాలి

అప్సర పెన్సిల్స్ అవి ఒక అవి ఒక ఫోర్ ప్యాకెట్స్

ఇంకా ఎరేజర్సు ఒక ప్యాకెట్లో ఎన్ని ఉంటాయి అన్న అవి ట్వంటీ ఉన్నవి ఒక రెండు

ఇంకా డిక్షనరీలు కావాలి ఆ డిక్షనరీలు ఒక ఫార్టీ కావాలి ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ల బుక్స్ ఉంటే అవి కూడా కావాలి

ఇంకా గమ్సు గమ్సు

రేపు ఈవినింగ్ వరకు వస్తాను అన్న ఓకే ఓకే